ఎక్కువ క్యారం ఆడడానికి ఇష్టపడతాము ఎందుకంటే మేము మా ఇంటి దగ్గర నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాము మేము ఎప్పుడు నలుగురు దోస్తులం కలిసి ఆడుతాము ఎప్పుడూ ఇద్దరు ఇద్దరం మెంబర్స్ని కలిపి టీం ఉంటాం మేము ఎప్పుడు తెల్ల కాయిన్లు ఎంచుకుంటాము వేరేవాళ్లు బ్లాక్ కాయిన్లు ఎంచుకుంటారు మేము వాళ్ళు వాళ్ల బ్లాక్ కర్రె కలర్ కాయిన్ కొట్టబోయి మా కలర్ కాయిన్ కొడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మేము వాళ్ళ కాయిన్ కొట్టినప్పుడు మేము ఎక్కువ మేము ఎక్కువ బాధగా ఫీల్ అవుతాము లాస్టుకు ఎర్ర ఎర్ర కాయిను కొట్టడానికి అందరం ట్రై చేస్తూ ఉంటాము ఆ ఎర్ర కాయిను పడితే వాళ్ళే విన్ అయినంత ఫీలింగ్ వస్తుంది మాకు మేము ఎప్పుడు మాకు ఎప్పుడన్నా కాయిన్లు పడకపోతే ఆ కాయిన్లను దొంగతనం చేసి మరి తీసుకుంటాము దానివల్ల ఎదుటి ఎదుటి మెం మెంబర్ని ఈ బ్లాక్ చేసి మేము మాది తీసుకొని మేము ఎర్ర కాయిన్ను కొట్టేసి మేము ఎక్కువగా విన్ అవుతాము